కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విద్యాసంస్థలను ప్రారం ప్రభావితం చేసింది మార్చ్ ఇరవై కోవిడ్ నైన్టీన్ కేసులు సంఖ్య పెరగడం ప్రభవం ప్రారంభమైంది మరియు అనేక విద్య సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు మూసివేయబడ్డాయి కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని తగ్గించడానికి చాలా దేశాలు విద్యాసంస్థలను తక్కువ తాత్కాలికంగా మూసివేయడం నిర్ణయించుకున్నాయి యుఎన్ఎఫ్సీయో అంచనా ప్రకారం ఏప్రిల్ ఇరవై ఇరవై మూసివేతలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు జాతీయ విద్య మూసివేతలు రెండు వేల ఇరవై దేశాలు దాదాపు ఒకటి పైగా బిలియన్ విద్యాసంస్థలను ప్రభావితం చేసాయి తొంభై నాలుగు శాతం విద్యార్థులు జనాభా మరియు ప్రపంచ జనాభాలో అయిదవ వంతు మూసివేతలు సగటున నలభై ఒక్క వారాలు అంటే కొనసాగుతున్నాయని అంచనా వేయబడ్డాయి అవి విద్యార్థుల అభ్యాసంపై గణనీ గణనీయమైన ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్నాయి అవి విద్య మరియు ఆదాయాలు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటాయని అంచనా వేయబడింది మహమ్మారి సమయంలో విద్యార్థులకు ఎక్కువ మొబైల్ అలవాటైపోయింది తక్కువ తక్కువ ఆర్ధిక వనరులు ఉన్నా వ్యక్తులపై కొంత కొరక విద్య ఎంపికలు ప్రభావం చూపాయి అయితే కోవిడ్ పొందిన వారి పై ప్రభావము చూపింది ఇంకా ఆన్లైన్ ప్రోగ్రామ్లు విద్య యొక్క శ్రమను పాఠశాలలో ఉండే కుటుంబాలు మరియు వ్యక్తులను మార్చాయి మరియు తాత్కాలికంగా కంప్యూటర్లు మరియు ఇంటి వద్ద పాఠశాల పై ఆధారపడే ప్రతి చోట ప్రజలు మరింత ఇబ్బందులను ఎదుర్కొన్నారు